నేను ఆన్లైన్లో బట్టలు కొనేటప్పుడు ఎప్పుడూ కూడా నేను ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎక్కువగా యూజ్ చేస్తాను ఎందుకంటే వాటిలో క్వాలిటీ అనేది బాగుంటుంది ఈ మధ్య మీషో కూడా కొంచెం క్వాలిటీ అనేది బాగుంటుంది మనం క్వాలిటీ వైజ్ చూస్తే ఈ త్రీ ఆన్లైన్ కూడా వెబ్సైట్స్ కూడా చాలా బాగుంటాయి అయితే వాటి యొక్క రేటింగ్ కూడా ఫోర్ స్టార్ రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నవే నేను సెలెక్ట్ చేసుకుంటాను అవి ఈ కూడా ఎప్పుడు కూడా నేను తీసుకునేవి ఎప్పుడూ కూడా బాగానే వచ్చాయి రివ్యూస్ అనేవి నా క్వాలిటీ వైజ్ కూడా బాగా నచ్చింది కానీ మనం సెట్ చేసుకోవడంలో ఎక్కువ ఉంటుంది అన్నమాట మనం సెట్ చేసుకుని మన నచ్చినవి క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ రేటింగ్స్ కలర్స్ చూసుకుని చేసుకోవాలి ఎప్పుడు కూడా చేసుకున్నట్లయితే మనం మంచి సర్వీస్ అనేది పొందవచ్చు వీటిల్లో నాకు చాలానే మటికి నేను ఆన్లైన్లోనే కొంటాను ఎందుకంటే వాటికి

ఇంకా రిటర్న్స్ బాగుంటుంది మనం రివ్యూ కూడా బాగుంటుంది మనకి కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది మనకి మనకి డెలివరీ కూడా ఇన్ టైంలో వస్తుంది మనం ఏం చేయాలనుకున్నా కూడా ఇన్ టైంలో మనం సర్వీస్లు తీసుకోవచ్చు ఒక వన్ వీక్లోనే మనకి డెలివరీ అనేది అయిపోతుంది